మా సమూహంలో పల్లె వాసులకు రవాణా ప్రయాణింపులు మెరుగుపరచటానికి చర్యలు చేపట్టవల అనుకుంటున్నారు అంటే మా పల్లెల్లో రోడ్లు కొంచెం బాగు చేస్తే మంచిగా ఉంటుంది ఇంకా అలాగే బస్సులు ఆటోలు కొంచెం ఏర్పాటు చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఏ సమయంలో అయినా సరే ఎటువంటి ఆపద వస్తుందో తెలియదు అదే బస్ బస్సు అవన్నీ టైంకి ఉన్నాయంటే ఆ సమయానికి ఉంటే చక్కగా అందరు ఇబ్బంది పడకుండా వెళ్ళవచ్చు కనీసం రోజుకి మూడు నాలుగు బస్సులు ఉన్న ఉంటే మూడు నాలుగు సార్లు వెళ్ళే బస్సులు ఉన్న ఉంటే సరిపోతుంది ఇంకా అర్ధరాత్రి పూట అంటే తిరగకపోయిన పర్వాలేదు కానీ పొద్దున పూట బస్సులు అలాగా ఉంటే చక్కగా ఉంటుంది ప్రయాణికులకు కూడా ఇబ్బంది పడకుండా ఉంటారు ఇంకా రోడ్లు కూడా కొంచెం మెరుగుపరిస్తే బాగుంటుంది ఇంకా అలాగే ఆటోలు అందరు కొంచెం పెద్ద వాళ్ళకి వాళ్ళకి ఆటోలు ఉండడానికి ఆటోలవి ఎక్కడానికి కొంచెం వీలుగా ఉన్నట్టు ఆటోలు చక్కగా ఉంటే బాగుంటుంది ఎంత వాహనాలు అవి ఉన్నా సరే రోడ్లు సరిగ్గా లేకపోతే అవి గతుకులు గతుకులుగానే ఉంటాయి అయన్ని పంచర్లు అయిపోయి బాగ లేకుండా అన్ని పాడై పోతూ ఉంటాయి వాహనాలన్నీ అందుకని ముందుగా కావాల్సింది రో రోడ్లు మంచిగా అవ్వడం రవాణా సదుపాయం చక్కగా ఉండటం కావాలి అవి చక్కగా మెరుగుపరచడానికి మా వంతు కృషి మేము చేస్తాము చ అన్ని పనుల్లో సహాయపడతాము ఏ పనులు చేపట్టిన సరే